సృజన గారు మీ గురించి చెప్పండి నమస్తే అండి నా పేరు సృజన నా గురించి చెప్పాలి అని అనుకుంటే నేను ఎక్కడో మారుమూల గ్రామంలో పెన్నేపల్లి అనే విలేజ్లో నేను పుట్టాను మా అమ్మ నాన్నకి మేము ముగ్గురమే మా అన్నలు ఇద్దరు నేను మూడవ దాన్ని తర్వాత నేను టెన్త్ వరకు చదువుకున్నాను మా అన్నవాళ్ళు డిగ్రీ చేసారు నా జీవితం లైఫ్ ఎలా సాగింది అంటే పదో తరగతి వరకు చదువుకున్నాను తరువాత నేను చదువుకోవాలి అన్న చదువుకోలేకపోయాను ఎందుకు అని అంటే నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నందున నాకు రాకపోకలు చేయడానికి వీలు ఉండేది కాదు నన్ను ఎక్కడికైనా చదువుకోవడానికి తీసుకుని వెళ్ళడానికి నాతో పాటు ఒక మనిషి కూడా రావాల్సి వచ్చేది కాబట్టి తీసుకు వెళ్ళడానికి మనిషి లేనందున కారణంగా పది వరికే చదవుకున్నాను మా అన్నలు ఇద్దరూ డిగ్రీ వరకు చదువుకున్నారు మా పెద్దన్నకు మ్యారేజ్ అయింది ఒక బాబు ఒక పాప చిన్న అన్నకు పెళ్ళి చేయాలి అని అనుకుంటే నాకు చేసి చేయాలి అని అనుకున్నారు నాకు పెళ్ళి చేశారు నాకు ఒక బాబు ఒక పాప నాకు అయిన ఒక నాలుగు సంవత్సరాలకి మా చిన్నాన్నకి పెళ్ళి చేసారు మా చిన్నాన్నకి ఇప్పుడు ఒక బాబు ఒక పాప మా బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మా పాప థర్డ్ క్లాస్ చదువు చదువుతుంది అప్పటినుంచి ఇప్పటివరకు జీవితంలో చాలా కష్టసుఖాలని అనుభవించాము అయితే జీవితం అనేది పాఠాలను చాలా నేర్పుతుంది కానీ ఆ జీవితం అనేది లైఫ్ లాంగ్ కొనసాగిస్తేనే ఆ జీవితంలో మెలుకువలు అనేవి మనం తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు కాబట్టి జీవితం జీవితంలో మనం చేసే ప్రయాణం ఎలా ఉంది ఏంది అని తెలుసుకోవాలి అని అంటే మనతో పాటు ఎవరు నడుస్తున్నారు అని చెప్పే దాని గురించి మనం ఆలోచించుకోవాలి నాకు పెళ్ళయిన తరువాత మా భర్త నాతో పాటు జీవనాన్ని సాగించారు దానితో పాటు మావారు ఉద్యోగం చేసేవాళ్ళు ఏం ఉద్యోగం అని అంటే గవర్నమెంటుగా ఫారెస్ట్ ఆఫీస్లో డ్రైవర్గా పని చేసేవారు ఆ డ్రైవర్గా చేస్తున్నారని చెప్పి అతనికిచ్చి నన్ను పెళ్ళి చేసారు పెళ్ళయిన ఒక రెండు సంవత్సరాలు ఆ జాబులో ఉన్నారు తరువాత నేను అనేక రోజులుగా తలనొప్పితో బాధపడి ఉండేదాన్ని ఈ తలనొప్పి కారణంగా నేను అనేక రకాల హాస్పటళ్ళన్నీ తిరిగాను అలా తిరగడం వల్ల ఎక్కడా హాస్పటల్లో నయం కాలేదు నయం కాకపోగా ప్రతిరోజు తలనొప్పి కోసం అనేకసార్లు కాఫీలు తాగేదాన్ని కాఫీలు తాగడం వల్ల నాకు తలనొప్పి తగ్గేదే కానీ తలనొప్పి తగ్గేదే కానీ నయం అయ్యేది గా తగ్గేదే కానీ మళ్ళీ వచ్చేసేది కాబట్టి ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గేది కాదు ఒకరి ద్వారా మాకు న్యూట్రిషన్ అనేది పరిచయమైంది అలా పరిచయం పరిచయం చేయడం ద్వారా అది ఎలా యూజ్ చేయాలి ఏంటీ అనేది మేము తెలుసుకున్నాము అలా తెలుసుకోవడం ద్వారా వాటర్ ఎంత తీసుకోవాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి నిద్ర ఎలా పోవాలి అనేదాని గురించి బాగా చెప్పారు అలా ఒక వారం చేసిన తరువాత నాకు తలనొప్పి అనేది నార్మల్ అయింది అలా నార్మల్ అవడం వల్ల నా పని నేను చేసుకోగలుగుతున్నాను నా కుటుంబాన్ని నేను చూసుకోగలుగుతున్నాను దాని ద్వారా నన్ను చూసి మా భర్త కూడా స్టార్ట్ చేసారు అలా స్టార్ట్ చేయడం ద్వారా ప్రజలకి ఆరోగ్యం ఇప్పించాలి అని అని అనే అవగాహన ప్రజలకి ఆరోగ్యం ఇప్పించాలని అనుకున్నారు కాబట్టి ప్రజలకి మనం ఆరోగ్యం ఇవ్వడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ప్రజలకు మనం ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నామన్న సంతృప్తి ఉంటుంది కాబట్టి ప్రజల్లో మనం ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే అవగాహన ఆయనలో కలిగింది అలా కలగడం ద్వారా కాలక్రమేణా వాళ్ళ నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పటల్కి తీసుకు వెళ్ళారు హాస్పటల్లోనే చనిపోయారు అలా చనిపోవడం ద్వారా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయారు అలా ఉండడం ద్వారా ఉద్యోగం లేదు ఏమీ లేదు ఇంట్లోనే ఉన్నారు ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ పరిచయమైందో పరిచయమవడం ద్వారా ఇదే జాబ్గా కంటిన్యూ అయ్యారు అలా కంటిన్యూ అవడం వల్ల ఇదే వ్యాపారంగా మారింది ఈ వ్యాపారంలో అందరికీ ఆరోగ్యాన్నిస్తూ మా జీవనాన్ని ఇలా కొనసాగిస్తున్నాము ఎక్కడికి వెళ్ళాలన్నా మేము ఇద్దరము కలిసే వెళ్ళేవాళ్ళము ఎక్కడికి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు కావచ్చు ఇంక ఎక్కడికైనా కావచ్చు ప్రతి ఒక్క దగ్గరికి మేము మా పిల్లలు అందరం వెళ్ళేవాళ్ళమే మాములుగా అయితే హస్బెండ్ అనేవాడు జాబ్ చేస్తున్నాడు అని అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడు ఈవినింగ్ వచ్చేంత వరకు భార్య ఎదురుచూస్తూ ఉండాలి కానీ నాకు అలాంటిదేమీ లేదు ఇద్దరము ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు వచ్చేంత వరకు హ్యాపీగా జాబ్ అనేది మేము చేసుకుంటున్నాము జీవితంలో మనీ పరంగా ఎన్ని కష్టాలున్నా ఇద్దరం కలిసి ఎదురుకుంటున్నాము అలా ఎదురుకోవడంలో మంచి సంతోషాన్ని కూడా వెతుక్కున్నాము అలా చేసుకోవడం ద్వారా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం అనేది ఏర్పడింది అలా ఏర్పడటం ద్వారా మా కుటుంబం మీద మాకు ఒక మంచి అవగాహన అనేది వచ్చింది అలా రావడం ద్వారా మా పిల్లల్ని మేము భావితరాలకు పౌరులుగా మంచి భవిష్యత్తు ఇవ్వగలమని మేము అనుకుంటున్నాము అలా మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం వల్ల మా తల్లిదండ్రులు ఇంత మంచి వారు అని పేరు తెచ్చుకోగలుగుతాము అలా తెచ్చుకోవడం వల్ల అలా తెచ్చుకోవడం వల్ల ప్రజలలో పలానా కుటుంబం అని అంటే ఒక మంచి పేరు అనేది ఉంటుంది ఆ పేరు రావడం వల్ల పలానా ముని ప్రతాప్ ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీ అని చెప్పేసి అనుకుంటారు దాని తరువాత మా మరిది గారికి మ్యారేజ్ అయింది మా మరిదికి ఒక బాబు మా చెల్లెలు కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుంది అలా చూసుకోవడం వల్ల ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది అలా కలగడం వల్ల ఇంట్లో చేసుకొనే పనుల వల్ల ఒకరికికొకరు కలిసి చేసుకుంటాము అలా చేసుకోవడం వల్ల ఒకరికొకరికి ప్రేమాభిమానాలు అనేవి బాగుంటాయి అలా ఉండటం వల్ల మనకు వాళ్ళు ఎంత మంచి మర్యాదలతో ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది మా చెల్లి వాళ్ళ అమ్మగారు కూడా మమ్మలని చాలా బాగా చూసుకుంటారు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు మనల్ని ఏం చూస్తారులే అని చెప్పి మనం అనుకుంటాము కానీ వాళ్ళు మనల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు